అందరికీ చెప్పాల్సింది ఏముందండి హెల్త్ కేర్ గురించి అందరికీ తెలిసిందే కానీ ఇందులో అయితే ఇప్పట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి అసలు కుట్రలు చాలా జరుగుతున్నాయి అనమాట దీంట్లో కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్ మ్యాన్స్ అనేది ఎట్లుంటుంది అంటే వాళ్ళ మైండ్సెట్ మెంటాలిటి ప్రజలు దేనికైతే తొందరగా అడిక్ట్ అవుతారో తర్వాత దేనికి బానిసలు అయితారో అలాంటివే వాళ్ళు ఆలోచన చేసి దాన్ని ఒక పెద్ద బిజినెస్గా ట్రై చేస్తారు అనమాట చేయడం అట్లా సో నేను ఏం చేస్తున్నా అప్పట్లో అంటే మనకు అంత హాస్పిటల్స్ ఇవేం లేవు పురిడి పోయించడం ఇవన్నీ ప్రతి ఒక్కటి అన్ని నేచురల్గానే జరిగేది కానీ ఇప్పట్లో ఏందంటే చిన్న దెబ్బకు కూడా మనకి హాస్పిటల్ బా హాస్పిటల్ అవసరం వస్తుంది అనమాట సో ఇదే ఏం చేస్తున్నారంటే వీళ్ళు మనుషులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళేం చేస్తున్నారు అంటే ఇట్లా చేస్తున్నారు అనమాట పైసల్కి ఒక రూపాయి దగ్గర వంద రూపాయలు చెప్పడం పది రూపాయల దగ్గర రెండు వందలు చెప్పడం అట్లా వాళ్ళు డబుల్ డబుల్ చార్జెస్ పెట్టి మనకి చాలా సంపాదిస్తున్నారు వాళ్ళు మనమేమో ఎడ్డోళ్ళ లాగా ఇంకా ప్రాణం మీదకి వచ్చేసరికి మనం ప్రాణాలు ఎలాగైనా దక్కిచ్చుకోవాలి పైసలు ఎలాగైనా పోతే పోయింది అనేసి అనుకొని ఆ బలహీన క్షణాన్ని వాళ్ళు వాళ్ళ బలంగా మార్చుకొని మనమేం చేస్తున్నారంటే మనల్ని ఇట్లా పైసలు ఇంత కావాలి ఎంత కావాలి ఒక ఆపరేషన్కి లక్ష అయ్యే దగ్గర ఆరు లక్షలు అడగడం అట్లాంటివి చేస్తున్నారు అనమాట అట్లా మేము కూడా ఏంటంటే మా నాన్నమ్మకి బాగాలేనప్పుడు వెళ్ళామండి వెళ్తే వాళ్ళు ఆపరేషన్కి మూడు లక్షలు తీసుకున్నారు మూడు లక్షలు తీసుకున్న సంవత్సారానికే మళ్ళీ ఆమెకు హెల్తు మంచిగా లేకపోవడంతో మళ్ళీ వెళ్ళేసరికి ఏం చేశారంటే మళ్ళీ అది సెట్టు కాలేదు ఎముకలు సరిగా సెట్ కాలేదు మళ్ళీ మూడు లక్షలు తెస్తేనే మళ్ళీ చేస్తామని చెప్పి ఇంకొక మూడు లక్షలు గుంజారనమాట సో ఇట్లా చాలా జరుగుతుంది అండి ఒకటే కాదు ఎన్నో అసలు చాలా వరకే అంటే అట్లాంటివే జరుగుతు చిన్న చిన్న దానికి కూడా ఒక ట్యాబ్లెట్కి రూపాయి ఉన్న దగ్గర పది రూపాయలు చెప్పడం ఇట్ల చాలా జరుగుతున్నాయండి వీటన్నిటిని అరికట్టాలి అనేసి గవర్నమెంటూ దీన్ని చర్య తీసుకొని అరికట్టాలి అనేసి నేను అనుకుంటున్నాను కానీ ఆ గవర్నమెంట్ ఎప్పుడు అరికడతాదో తెలీదు కానీ ఇలా అనుకుంటున్నాం హెల్తు అసలు హెల్త్ ఎడ్యుకేషన్ ఇవి వీళ్ళు బిజినెస్ అనేది బాగా చేస్తున్నారు అనమాట కరోనానే చూసుకోండి అప్పట్లో అయితే కరోనాలో కరోనా వచ్చిన వాళ్ళకి అసలు చాలామంది ఎవ్వరు ముట్టుకోరు ముట్టుకోకుండా ఈ హాస్పిటల్లల్లో ఎట్ల ముట్టుకుంటున్నారంటే అన్ని డ్రెస్సు అవన్నీ వేసుకొని గ్లౌజులు వేసుకొని పాటించి తర్వాత వాళ్ళకి సూదులు కానీ మందులు కానీ ఇస్తున్నారు కానీ ఒక్క సూది యాభై వేలు లక్ష రూపాయలు అట్లా డబల్ డబల్ చార్జెస్ పెడుతున్నారే కానీ మన దేశాన్ని కాపాడుదాం రోగాల్లేని దేశంగా చూద్దాం ఎవరికైనా ఏమైనా అయితే

సో ఇలాంటివన్నీ ఆపాలి అనేసి నేను అనుకుంటున్నానండి కా అట్లా ఎన్నో జరుగుతున్నాయి ఒకటే కాదు చాలా జరుగుతున్నాయి కాబట్టి దీనికి నేను బాధితురాలును అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను స్పందిస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి మీకు జరుగుతే మీరు కూడా అడగండి ప్రశ్నించండి గవర్నమెంట్ని అడగండి అడగకుంటే మనకు ఎవ్వరు ఏం చేయలేరు అట్లా అందరు ప్రశ్నిస్తేనే మనకి కొంతవరకే న్యాయం జరుగతుందని నేను అనుకుంటున్నాను అండి